హోటల్ రిసెప్షనేనా అంటే మీరు

మీ హోటల్ పేరు శ్రేయ హోటల్ అండి మీ మీ దగ్గర ఎక్కడ మీ హోటల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోడానికి ఏ ప్రాసెస్ ఏంటండి ఓకే అండి అంటే ఇది ఈ యాప్ ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుందా ఓకే అండి

మీ ఎక్కడెక్కడ అవైలబుల్ ఉన్నాయండి అండి మా మాది మంచిర్యాల అండి మంచిర్యాలలో ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్లో అవైలబుల్ ఉన్నాయో తెలుసుకోవచ్చా మేడం ఓకే

ఓకే ఎన్ని ఈ మంచిర్యాలలో ఎన్ని అవైలబుల్ ఉన్నాయండి ఓకే అండి ఓకే ఓకే అండి మిగతా హోటల్స్తో పోల్చుకుంటే మీ హోటల్లో స్పెషల్ ఏంటండి ఓకే అండి మంచి మోటో అండి ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఓకే అండి నేను మళ్ళీ కాంటాక్ట్ అవుతాం అండి మేము ఓకే అండి ఓకే అండి థ్యాంక్ యూ